మా తెలుగు మాతృభాషలో అంతగా తెలియని సాహిత్య రత్నాలు ఏమిటనగా నన్నయ్య గారు రచించిన ఆంధ్ర మహాభారతం తిక్కన గారు రచించిన నల్గవ శతకం మరియు శ్రీనాథడు గారు రచించిన పండితారధ్య చరిత్ర మొదటిగా నన్నయ్య గారు ఆదికవిగా పరిగణించబడతారు ఆయన రచించిన గ్రంధమే ఆంధ్ర మహాభారతం ఈ యొక్క సాహిత్య రత్నాల రచించిన కవులు అనేకమంది ఉన్నారు వారిలో కొంతమంది పేర్లు నన్నయ్య గారు తిక్కన సోమయాజి గారు గురజాడ అప్పారావు గారు పోతన గారు మరియు అనేకమంది ఉన్నారు వీరు వ్రాసిన వీరు రచించిన సాహిత్య రత్నాలు తెలుగు భాష యొక్క సంస్కృతిని నైపుణ్యతను అందులో ఉన్న సౌందర్యాన్ని వ్యక్తపరిచేలా రచించారు